మా పాపకు డ్రెస్ కుట్టడం చేతులు వేరే తప్పుగా వేయడం జరిగింది దీంతో ఇలా ఎందుకు కుట్టానా అని నాకు నాకే మళ్ళీ తెలుసుకొని మళ్ళీ విప్పి మళ్ళీ మంచిగా సరిచేయడం దేనికి అది విప్పి పెట్టి మళ్ళీ దేనికి ఏదైతే మంచిగా సెట్ అవుతుంది అని మళ్ళీ ఆలోచించుకొని కుట్టి దేనికి అది చేతులకు చేతులు నెక్కుకు నెక్ నడుముకు నడుము చేసి మళ్ళీ డ్రెస్ మంచిగా తయారు చేసి బిడ్డకు మళ్ళీ అప్పుడు తొడిగాము అప్పుడు నా బిడ్డకు నేను మంచిగా డ్రెస్ తయారు చేసి వేసాను అని సంతోష పడ్డాను